నేను తినేటప్పుడూ కాని లేదా వండేటప్పుడు కానీ కొన్ని ఆహార సంబంధిత సాంప్రదాయాలు లేదు విశ్వాసాలు ఉన్నాయండి అవి ఏంటంటే వంట చేసేటప్పుడు పొద్దున జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు గ్యాసు బండ దగ్గర పోయి దగ్గర జాగ్రత్తగా అన్ని చూసుకోవాలి వంట చేసేటప్పుడు ఒక ఉదాహరణకు తీసుకుంటే మనం ఏదైనా కూర వండుతున్నప్పుడు కాని అన్నం పెడుతున్నప్పుడు కాని అది పొంగుతుందా లేదా దగ్గరుండి చూసుకోవాలి అన్నం పొంగుతుందా లేదా అని కూర వండేటప్పుడు మాడుతుందా లేదా అని సరిగ్గా చూసుకొని కూర కరెక్టు గా నిదానంగా చేయాలి కొన్ని తినేటప్పుడు సాంప్రదాయాలు ఏంటంటే కింద కూర్చొని తినడం కింద కూర్చొని తినడం అన్నం తినే తినే తినకముందు మంచి నీళ్లు తాగి తినేటప్పుడు మంచి నీళ్లు తాగకుండా మళ్లీ తిన్న తర్వాత మంచి నీళ్లు తాగడం ఎందుకంటే ఆహా ఎక్కువ తినలేము కాబట్టి కొద్దిగా ముందే తీసుకొని మళ్ళీ ఆహారం అంతా తినిన తర్వాత భోజనం అంత అయిన తర్వాత మంచి నీళ్లు తీసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కొన్ని అవి ఇంకా పాటిస్తూ వంట దగ్గర తిండి దగ్గర తినేటప్పుడు వండేటప్పుడు కొన్ని పాటిస్తూ ఉంటాము